ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన పథకాల గురించి మనం మాట్లాడుకుంటే వాహన మిత్ర అది ఆటో వాళ్ళకి కానీ కార్ వాళ్ళకి కానీ డ్రైవర్స్ కానీ అట్లాంటి వాళ్ళకి ప్రభుత్వం గత ప్రభుత్వం పది వేలు దాకా ఇచ్చింది అవి వాళ్ళ డ్రైవర్లకు కానీ వాళ్లకి ఎంతో ఆసరాగా అవి పనికొచ్చాయి వాటి వల్ల వాళ్ళు ఎంతో లబ్ధి పొందారు అట్లాంటి అట్లా మా ఆయనకి ఆటో ఉంది అట్లా మాకు ఎంతో ఉపయోగపడింది ప్రభుత్వం చేసిన మంచి పథకం అది వాహన మిత్రా అనేది అట్లాగే మనము పిల్లల గురించి అమ్మఒడి గురించి మాట్లాడుకుంటే ఫీజులు కట్టలేని వారూ ఉంటారు కట్టేవాళ్ళు ఉంటారు ప్రభుత్వం ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ అమ్మఒడి అనే పథకం గురించి మాట్లాడుకుంటే మనం మాలాంటి వాళ్లకి మధ్య తరగతి వాళ్ళకి ఫీజులు కట్టుకోలేని వాళ్ళకి ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా మాకు ఉన్నది అట్లాంటి వారు మేము ఫీజు కట్టుకోలేము కదా ఆ డబ్బులు వస్తే అవి తీసుకు వెళ్లి ఫీజులు కట్టుకొని పిల్లల్ని చదివించుకునే అంత ఉపయోగకరంగా మాకు ఉపయోగపడ్డాయి అలాగే ప్రభుత్వం ఇల్లు కట్టించింది స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించింది మాలాంటి ఇల్లు లేని వారి కోసం ఎంతో మంది ఇల్లు లేని వారు స్థలం లేని వారు కూడా ఎంతోమంది ఉన్నారు అయినా వారి ప్రభుత్వం ఇవ్వడం వల్ల వాళ్ళు ఎంతో లబ్ధి పొందుకున్నారు ఆ ఇల్లు కూడా లేకుండా ఎంతోమంది ఎన్నో అద్దెలతో కట్టుకోలేక తినడానికి తిండి లేక ఇల్లు లేక ఎంతో బాధతో ఉన్నప్పుటికీ ప్రభుత్వం చేసిన ఈయొక్క సహాయము ఎంతో ఉపయోగకరంగా ఉంది అలాగే పెన్షన్ ఆరోగ్యశ్రీ ద్వారా మాలాంటి పిల్లలు బాగుండని పిల్లలకి తలసేమియా వ్యాధితో బాధపడే పిల్లలకి పది వేల పెన్షన్ ఎక్కడిదాకో ఎందుకు మా పిల్లకే ఉంది మా అమ్మాయికి తలసేమియా పది పదివేలు వస్తాయి నెలకి ఆ డబ్బులు కూడా లేకపోతే మేము హాస్పిటల్కి తీసుకు వెళ్లలేము బ్లడ్ ఎక్కించుకోలేము అలాగే ఈ ఆరోగ్యశ్రీ ఉండడం వల్ల మాకు మందులని అవి అని ఇవి అని పేదోళ్లకి ఎంతో ఉపయోగకరమైన ఈ ఆరోగ్యశ్రీ అనే పథకం తీసుకు వచ్చిన ప్రభుత్వంకి మేము ఎంతో కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఈ ఆరోగ్యశ్రీ లేకపోతే మాలాంటివారు ఈ హాస్పిటల్కి వెళ్ళలేము ప్రాణాలు వదులుకోవడమే అట్లాంటిది మాకు ప్రభుత్వం కల్పించిన ఈ ఆరోగ్యశ్రీ అనే పథకం కూడా మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంది ఇంటి వద్దకే రేషన్ బియ్యం అవి రావడానికి మాకు ఎక్కడికో వెళ్లి నడుచుకుంటూ కానీ ఎట్లానో వెళ్లి తీసుకొచ్చుకునే ఇది లేకుండా ఇంటి దగ్గరకు వస్తేనే వేలిముద్ర వేస్తే రేషన్ ఇచ్చే పథకాన్ని తీసుకు వచ్చింది గవర్నమెంట్ అది ఉపయోగకరమే మాకు అలాగే ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ లోన్లు అవి రావడం వల్ల మేము మా ఆయన కార్ డ్రైవరు ఆ కారు కొనుక్కునే స్థోమత మా దగ్గర లేదు కానీ ఆ లోన్లు పెట్టుకుని తీసుకొని కారు కొనుక్కొని అవి నెల నెల కట్టుకుంటుంటే కార్పొరేషన్ లోన్లు తీసుకుని మాకు ఎంతో ఆసరాగా ఉంది మా జీవనం గడుస్తుంది ఆ ప్రభుత్వం ఇచ్చిన లోన్లు వల్ల ఇంట్లో బయటికి వెళ్ళి పని చేయలేని వాళ్లకి కుట్టు మిషన్లని ఇచ్చారు అవి నేర్పించి మాకు కుట్టు మిషన్లు ఇస్తున్నారు అట్లాంటి కుట్టుమిషన్లు నేర్చుకొని ఇంటి దగ్గరే ఉండి కుట్టుకుని ఒక రూపాయి సంపాదించుకొని పిల్లలకి ఇంట్లోకి గడుపుకోవడానికి మాకు ప్రభుత్వం కల్పించిన అదొక పథకం మాకు ఎంతో ఉపయోగకరమైనది గ్యాస్ సిలిండర్లు గత ప్రభుత్వంలో గ్యాస్ సిలిండరు ఈ ప్రభుత్వంలో గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి వచ్చి మూడు సిలిండర్లు మాకు ప్రభుత్వం కల్పించింది ఈ గ్యాస్ సిలిండర్లు ఉండడం వల్ల మా లాంటి వాళ్లు మధ్యతరగతి వాళ్ళు గ్యాస్ డబ్బులు ఇచ్చి కొనుక్కోలేము కాబట్టి ఫ్రీగా అసలు తీసుకోవడం కూడా మాకు ఎంతో ప్రభుత్వం చేస్తున్న ఒక పెద్ద మేలు డ్వాక్రాలు డ్వాక్రాలో గ్రూపుల్లో మాకు లోన్లు ఇవ్వడం అవి నెల నెల మేము కట్టుకోగలుగుతాము ఈ మిషన్లు ఇట్లాంటివి కుట్టుకుని డ్వాక్రా మహిళలు ఈ గ్రూప్లో చేరి అక్కడ వాటికి లోన్లు తీసుకుని ఇవి ఇంట్లో ఖర్చు పెట్టుకోవడం కానీ ఏదైనా ఎక్కడైనా కట్టుకోవాలి అన్నా కానీ పిల్లల్ని చదివించుకోవాలన్నా కానీ డ్వాక్రా డబ్బులు తీసుకొని మేము ఈ నెలనెలా మిషన్లు కానీ ఏదైనా ఇంట్లో పని చేసుకుంటూ మిషన్ కుట్టుకొని ఆ డబ్బులు ఆదా చేసుకుని ఈ డ్వాక్రాలో కట్టుకోవడానికి కానీ మాకు ప్రభుత్వం ఎంతో మేలు చేసిందని మేము చెప్పుకొనుచున్నాము ఇవన్నీ ప్రభుత్వం మాకు ఒక రకంగా అన్నీ మేలే చేసింది దానివల్ల మాకు ఎంతో ఉపయోగకరమైన లబ్ధి పొందుతున్నాము ఇలాంటి ప్రభుత్వాలు ప్రభుత్వాలు మాకు ఇవన్ని పథకాలను కల్పించినందుకు ఎంతో సంతోషంగా ఉంది మాకు